సార్ ఓలా ఆటో బుక్ చేసుకున్నాను కదా మీ దగ్గర డ్రైవర్ ఎంత టైంలో వస్తారు త్వరగా వస్తారా కానీ లేటుగా వన్ వస్తారా మేము ఒక ప్రత్యేకమైన స్థలంకి వెళ్ళాలని బుక్ చేసుకోన్నాను చెప్పండి పెళ్ళికి వెళ్ళాలి దూరం అవుతుంది లేట్ అయితే మాకు పెళ్ళి జరిగిపోతుంది ఎంత టైంలో వస్తారు త్వరగా వస్తారా చెప్పండి లేదా లేట్ అవుతుందా వేరే వేరే ఏమైనా బుక్ చేసుకోమంటారా మీరు చెప్పకుండా ఫోన్ చేయకుండా ఇంత టైం గ గడిపేస్తా ఉంటే మేము ఎందుకు బుక్ చేసుకున్నాము అవసరమనే కదా బుక్ చేసుకున్నాము మీరు ఫోన్ కూడా చేయకుండా గమ్మనే ఉండిపోతే ఏంటి మీ ఉద్దేశము బుక్ చేసుకున్నారు వస్తారు అని కదా మేము ఎదురు చూస్తున్నాము మీరు లేట్ చేసేసరికి మాకు అక్కడ ఫంక్షన్ అయిపోతుంది కదా మేము పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పే కదా బుక్ చేసాము ఎప్పుడు కాబట్టి ఎప్పుడు వస్తారు అనేది ఫోన్ చేసి చెప్ప చెప్పాలి కదా మీరు లేట్ అవుతుందా లేదా అని అన్న మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి కదా త్వరగా రండి